మేము చదివే అక్కడైతే మాకు విద్యాసంస్థలు జర్నలిజం గురించి విద్యాసంస్థలు అయితే ఏ ఎటువంటి విద్యాసంస్థలు అయితే లేవు బట్ మేము అలా విద్యాసంస్థలు అదే జర్నలిజం కోసం మేము చదువుకోవాలంటే మేము అయితే హైద్రాబాదు లేకపోతే బెంగళూరు హైదరాబాదో లేకపోతే విజయవాడ సంథింగ్ అలా వెళ్ళి మేము జర్నలిజం అనేది కూడా నేర్చుకోవాలి బట్ మా ప్రాంతంలో అయితే ఇలా అంటే చెప్పే వాళ్ళు ఉన్నారు బట్ దాని మీద స్పెషల్గా క్లాసెస్ తీసుకున్న అలా చెప్పే వాళ్ళ అయితే ఎవరు లేరు బట్ మా ఊళ్ళో చాలా మంది జర్నలిజం గురించి చాలా ఇంట్రస్ట్ ఉంది బట్ దానికి ఎవరు అనేది ఇక్కడ మాకు రెకమెండేషన్ కానీ అలా అంటే ఎవరు చెప్పాలని కానీ ఎవరు ముందుకు రారు బట్ మేము అనేది కూడా మేము మాకు ఓన్గా నేర్చుకోవాలంటే మేము అనేది కూడా అదే విజయవాడనో అలా వెళ్ళి నేర్చుకోవాలి